బాలీవుడ్ లేదా టాలీవుడ్ భారతదేశంలో ఫ్యాషన్ పోకడాలను అన్ని చోట్ల ప్రభావితం చేసిందా అవును చేసింది ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సినిమాలు చూసేటప్పుడు బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా వాళ్ళు వేసిన దుస్తులు వాటి దుస్తు శైలులు కారణంగా చాలామందికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నచ్చింది సినిమా ల్లో వచ్చే పాత్రలు ఎన్నో ఉన్నాయి అలా సినిమా లో వచ్చే ఒక్కొక్క పాత్రలు వాళ్ళ యొక్క దుస్తు శైలిని దుస్తుల శైలిని చూసి ఎంతోమంది ఆకర్షించే ఆకర్షింపబడింది అంతేకాకుండా ప్రతి ఒక్కరు వాటి మీద ఆశపడి ఎలా తయారు చేయాలని ఆలోచించి ఎంతోమంది వాటిని తయారు చేసి వేసుకునే విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి అలా నేను ప్రస్తుతం ఒక సినిమా చూసి దాని యొక్క పాత్ర ఈ నాకు నచ్చి వాటి యొక్క దుస్తులను తయారుచేసి వేసుకొని విధానాన్ని చెప్తాను అంతే కాకుండా నాకు ఎక్కువగా నచ్చిన సినిమా బాహుబలి దా వాటిలో వాటిలో ఉన్న ప్రభాస్ తను వేసిన దుస్తులు ఎంతో ఆకర్షిణీయడం అవ్వడం వల్ల దాన్ని చూసి నేను దాన్ని తయారు చేయడానికి రెండు నెలల ఘడియ పట్టింది వాటిని తయారు చేసి ఎసుకున్నప్పుడు దాని యొక్క ఆనందాన్ని నేను ఎంతో ఆస్వాదించడానికి అంతేకాకుండా వాటిని తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డాను అంతే గాకుండా ప్రతీ ఒక సినిమాలో బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా భారతదేశంలో ఫ్యాషన్ ను చూసి ఎంతో పోకడాలను అన్ని చోట్ల ప్రభావితం చేసింది అంతేగాకుండా ప్రతీ యొక్క జనాలు వాటి యొక్క దుస్తులు ఎలా ఉంది అంటే ఆ పాత్ర ఎలా ఉంది ఆ పాత్ర వేసుకున్న దుస్తు శైలి ఎలా ఉంది అని ప్రతీ ఒక్కటి చూస్తారు వాటిని ఎంతోమంది ఆస్వాదించి దాన్ని ఎంతగా ఆనందించేలా వాటిని తయారు చేసి వాటిని ఎసుకున్న విధానాల్లో కూడా ఎన్నో ఉన్నాయి దాని వల్ల ప్రతి ఒక్కరూ వాళ్లు చేసిన విషయాలను సినిమాలో ప్రతీ ఒక్కటి ప్రజలకు నచ్చి వాటిని ఎలా చేయాలి అని కష్టపడి వాటిని చేసి వాటిని పరిశీలించి వాటిని ఆ దుస్తులను వేసుకున్నప్పుడు దాని నుంచి వచ్చిన ఆనందాన్ని అనుభూతిని ప్రతీ ఒక్కరితో చెప్పుకోవాలని ప్రతి ఒక్కరు ఆశ పడతారు అలా ఎటువంటి సినిమాలైన బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా మా భారతదేశంలో ఫ్యాషన్ అనేది పోకడాలను అన్ని చోట్ల ప్రభావితం చేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ వాటి దుస్తు శైలిని చూసి కారణంగా మీకు నాకు నచ్చిన ఎన్నో విషయాలు ఉన్నాయి అలా ప్రతీ ఒక్కరికి ఎన్నో విషయాలు నచ్చి వాటిని ఎలా చేయాలి అని ఆలోచించి వారిని కష్టపడి వాటిని తయారుచేసి వాటిని స్వీకరించి ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా చూస్తున్నారు ప్రతీ ఒక్కరికి అది ఒక సంతోష సంతోషకరమైన విషయం అలా ప్రతీ ఒక్కరు ఎలా తయారు చేస్తున్నారు అనేది మనం చూస్తుంటాం వారు ఎంతో కష్టపడి వాటిని తయారుజేసి వాటిని ధరించి ఎంతో సంతోషంగా ఉంటారు దాని వాటి వాటి నుండి వచ్చిన అనుభూతిని వారిని సంతోషంగా చూసుంటారు అలా ప్రతీ ఒక్కరు బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా భారతదేశంలో ప్యాషన్ అనేది పోకడాలను అన్ని చోట్ల ప్రభావితం చేస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు